తెలుగువారు తమ గుర్తింపును భావాన్ని వ్యక్తీకరించడానికి తమ భాషను ఎలా ఉపయోగిస్తున్నారు తెలుగు భారతదేశంలో ఎక్కువగా మాట్లాడే ద్రవిడ భాష ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల రాజభాష తథ్రిలింగ పదము నుండి తెలుగు పదం పుట్టుకొచ్చింది ఏనే వంటిది కనుక తెలుగు అనాలని అంటారు తన్ అంటే దక్షిణము దక్షిణ దిక్కునకు చెందిన భాష తెలుగు అదే తెలుగుగా మారింది తెలుగు భాషలో పదజాలం చాలా గొప్పది సంస్కృతం అరబిక్ మరియు పార్షయన్ నుండి అనేక పదాలు తీసుకున్నారు తెలుగువారు తమ గుర్తింపును భావాన్ని వ్యక్తీకరించడానికి తమ భాషను ఎంతో గొప్పగా ఉపయోగిస్తున్నారు మన భాష గొప్పతనం తెలియజేస్తున్నారు